నేను రీసెంట్గా ఒక వివో మొబైల్ తీసుకున్నాను దానివల్ల చాలా బాగా అనుభూతి పొందాను ఎందుకంటే దాంట్లో ఫీచర్స్ బాగా ఇచ్చాడు ఎందుకంటే అది కర్వ్డ్ గ్లాస్ ఫ్రేమ్తో ఉంది దానివల్ల నాకు అది చాలా నచ్చింది దానివల్ల నేను చాలా సంతోషం పడ్డాను ఎందుకంటే దానికి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఇచ్చాడు దానితోపాటు అది ఫైవ్ జి మొబైల్ ఆ మొబైల్ చూడగానే నాకు ఒక రకమైన స్పార్క్ అనేది కనబడింది అందువలన నేను ఆ ఫోన్ తీసుకున్నాను ఆ ఫోన్ వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా లైఫ్లో ఫస్ట్ మొబైల్ వాళ్ళ అవడం వల్ల అది నాకు చాలా నచ్చింది నేను ఆ మొబైల్కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను